ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశము ఈ రెండింటి మధ్య ప్రధాన సాంస్కృతిక తేడాలు అక్కడి భాష ఇక్కడి భాష వేరుగా ఉంటుంది ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కానీ దక్షిణ భారతదేశంలో వాతావరణం వేరుగా ఉంటుంది ఇక్కడ చలి తక్కువ ఉంటుంది కానీ ఎండ ఎక్కువగా ఉంటుంది ఇంకా భాష విషయానికి వస్తే ఉత్తర భారత దేశంలో ఎక్కువగా రాష్ట్ర భాష అయినా హిందీ భాషను ఎక్కువగా మాట్లాడతారు అదే దక్షిణ భారతంలో ప్రాంతానికి ఒక భాష ఉంటుంది అలాగే ఇక్కడి ప్రజలు వారి వారి భాషలను గౌరవిస్తారు అలాగే ఆహార పద్ధతుల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి ఉత్తర భారతీయులు ఎక్కువగా గోధుమలు పప్పులు వారు తినే ఆహారంలో వాడుతారు మన దక్షిణ భారతీయులు ధాన్యాన్ని మినుములను వంటి వాటిని ఆహార పదార్థాలు తయారు చేయడానికి వాడుతారు ఇంకా వస్త్రధారణ విషయంలో ఉత్తర భారతీయులు బట్టలు కొంచెం భిన్నంగా ఉంటాయి కానీ దక్షిణ భారతీయులు ధరించేవి ఎంతో సంప్రదాయంగా ఉంటాయి ఇంకా చాలా తేడాలు ఈ రెండింటి మధ్య ఉన్నాయి